నేను మా చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు ఉన్నవి ఏంటంటే ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఫ్రెండ్స్తో గోళీలు మరియు కోతికొమ్మచ్చి వంటి ఆటలు ఆడుకోవడం మరియు మేము అందరం కూర్చొని చదువుకోవడం మేము పాఠశాలలో టీచర్స్తో చేసే అల్లర్లు ఎంతగానో నాకు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి అవి చాలా అందంగా మరియు ఎంతగానో జ్ఞాపకాలుగా ఉండిపోయాయి అందులో ప్రత్యేకం ఏంటంటే నేను వాళ్ళు అందరు చాలా ఆనందంగా మేము ఉండే వాళ్ళం సంతోషంగా ఉండే వాళ్ళం ఎంతగానో ఫ్రెండ్స్తో ఆడుకునే వాళ్ళం అప్పటి జ్ఞాపకాలు ఎంతగానో ఉండేవి మా టీచర్స్తో మేము చేసే అల్లర్లు మా ఫ్యామిలీస్ తో చేసే అల్లర్లు ఎంతగానో ఆనందకరంగా ఉండేవి మమ్మల్ని ఎంతగా ఆనంద పెట్టిన జ్ఞాపకాలు మరియు మేము అందరం కలిసి ఎంతగానో మంచి మంచి ఆటలు ఆడుకునే వాళ్ళం అవి చాలా అందంగా మాకు కనిపించేవి వాటిలో మేము ఒకప్పుడు చెరువులో ఈత కొడదాం అని వెళ్ళినప్పుడు మేము ఆ చెరువు నిండా స్నానం చేస్తు ఆడుకున్నాము అప్పుడు మేము ఆ ఆటలలో ఆ చెరువులో మేము ఆట ఆడుకున్నాము అవి చాలా ఆహ్లాదకరంగా ఉండేది ఎంతో ఆనందం అనిపించేది ఆ నీళ్ళలో మా ఫ్రెండు వచ్చిన మా ఒకరు దొంగ ఉంటారు మేము అందరం వారు మాకు నీటిలో పట్టుకోవాలి అప్పుడు మేము మా దగ్గరకు దొంగ ఫ్రెండ్ వచ్చినప్పుడు మేము కిందకి మునిగిపోయి పక్కకి వెళ్లిపోయే వాళ్ళం అప్పుడు అతను పట్టుకునే వాడు కాదు అవి ఎంతగానో జ్ఞాపకాలుగా ఉండే మేమందరం కలిసి ఎండాకాలం సీజన్లో చిరుమడి తోటలకు పిక్కలు ఏరడానికి వెళ్లే వాళ్ళం మేము అవి ఎంతగానో ఆనందకరంగా ఉండేవి అడవి ప్రాంతంలో చాలా ఆనందంగా ఉండేది వాటి మేము చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా మేము ఉండే వాళ్ళము ఎంతో మంచిగా వాటిలో అనేక రకాలుగా మేము వారితో ఆడుకునే వాళ్ళం ఇవి ఎంతగానో జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి ఎంతో సంతోషాన్ని అందించాయి మేము ఎంతగానో మంచిగా ఉండే వాళ్ళం వంటి జ్ఞాపకాలు మిగిలినవి నేను ఒకప్పుడు సైకిల్కొని అది ఒక రోజులో విరగకొట్టేసాను అది నాకు ప్రత్యక్షమైనది ఎందుకంటే మేము ఆ రోజు మామిడి చెట్లు ఎక్కి మామిడి పండ్లు దొంగతనం చేసే వాళ్ళము అవి కూడా మాకు ఎంతగానో ప్రత్యేక గుర్తుండిపోయేవిగా ఉన్నవి